ప్రచార ప్రకారం అమెరికాలోని సగటును రోజుకు ఒక గంట పదిహేను నిమిషాలు వంట చేస్తారు ఇది వ్యక్తిగత అభిరుచులు మరియు అవసరాలపై ఆధారపడి ఉంటుంది కొంతమంది ప్రజలు వంట చేయడాన్నీ బాగా గడపడానికి మరి సృజనాత్మకంగా ఉండడానికి ఒక మార్గంగా చూస్తారు మరికొందరు ప్రజలు ఒత్తిడితో కూడిన లేదా కష్టమైన పనిగా చూస్తారు కొంతమంది వంట చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే దానికి చాలా సమయం తీసుకుంటుంది లేదా వారి దానికోసం సరిపోయే నైపుణ్యాలు లేవని నమ్ముతారు అయితే వంట చేయడం నేర్చుకోవడానికి మరి వేగంగా వంట చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి మీరు కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు ఉదాహరణకు ముందుగానే ప్లాన్ చెయ్యండి మరి మీరు ఏమి వండాలనుకుంటున్నారో తెలుసుకోండి మీరు ఉపయోగించే వంటకాలను సరళీకరించండి మీరు ఉపయోగించే వంట సామాగ్రిని ముందుగానే సిద్ధం చేయండి వంట చేస్తున్నప్పుడు మీరు వంట చేయడానికి ఏ పదార్థాలను ఉపయోగించాలి మరియు అవి ఎంత సమయం తీసుకుంటాయి అంటే దానిపై దృష్టి పెట్టండి వంట చేయడం గురించి చాలా పుస్తకాలు మరియు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి వీటి నుండి మీరు నేర్చుకోవచ్చు మీరు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుండి కూడా వంట చేయడం నేర్చుకోవచ్చు మీరు వంట చేయడం నేర్చుకోవాలి అనుకుంటే నేను మీకు ప్రోత్సహిస్తాను ఇది ఒక ఆనందకరమైన మరియు ప్రయోజనకరమైన అనుభవం కావచ్చు